మేడమ్ మీ ఎక్స్వేజ్జి రిసార్టా అండి మేడమ్ మాకు రూమ్స్ కావాలి అవైలబుల్గా ఉన్నాయా ఏ ఓకే మేడం మాకు మండేకి ఒక టూ కపుల్స్ వస్తున్నాము మండేకి మాకు ఏసీ రూమ్స్ కావాలి రెండు ఎంత పడుతుంది ఏసీ రూమ్ అయితే ఎంత పడుతుంది నాన్ ఏసీ అయితే ఎంత పడుతుంది చెప్పగలరా ఓకే ఓకే మేడం మాకు ఒక వన్ వీక్ కావాలి మేడం వన్ వీక్ కావాలి మాకు రూము ఉంటుందా మండే టు సాటర్డే అవును మేడం మేము మండే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి చెక్ ఇన్ అవుతాం సాటర్డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి చెక్ అవుట్ అవుతాం మేడం ఓకే ఓకే అడ్వాన్స్ ఏమన్నా పే చేయ్యాలా ఓకే మేడమ్ ఓకే ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మ్యామ్